నాకు తెలుగు భాషలో వార్తాపత్రిక చదవడం చాలా ఇష్టం ఎందుకంటే తెలుగులోని చక్కదనాన్ని వారు వివరించి చెప్తారు నేను ముఖ్యంగా ఆంధ్రజ్యోతి సాక్షి ఇలాంటి వార్తాపత్రికలలో వార్తలు చదువుతు ఉంటాను అందులోని కొన్ని రచనలు ఇష్టమైన సంపాదకీయాలు నన్ను చాలా ప్రభావితం చేస్తాయి వార్తాపత్రిక భాష గురుంచి చెప్పాలనుకుంటే తెలుగులో ఉండడం వల్ల నాకు తెలుగు ఇంకా స్పష్టంగా చదవటం అలవాటు అవుతుంది తెలుగులో నేను బాగా మాట్లాడగలుగుతున్నాను అలాగే ఇది తెలుగులో ఉండడం కూడా చాలా మంచిది ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా చాలా వార్తా పత్రికలు వస్తాయి మరి హిందూ న్యూస్పేపర్ అని డెక్కన్ క్రానికల్ అని ఇంగ్లీష్లో ఉండే న్యూస్పేపర్లు కూడా వస్తాయి దానివల్ల ఇంగ్లీష్ భాష కూడా నాకు బాగా వస్తుందని నేను నమ్ముతున్నాను దీనివల్ల వార్తపత్రికలు చదవడం వల్ల మనకు తెలుగు అర్థాలు ఇంగ్లీష్ పదజాలం కూడా బాగా వస్తుందని నేను నేను నమ్ముతున్నాను